హలో ఆరెంజ్ రెస్టారెంట్ నుండా అండి నా పేరు జ్ఞానేశ్వర్ అండి నేను ఆన్లైన్లో స్విగ్గి ద్వారా ఒక చికెన్ బిర్యాని ఒక మట మటన్ బిర్యానీ ఆర్డర్ చేశానండి అవునండి ఆర్డర్ నాకు డెలివరీ స్థితి కొంచెం స్టేటస్ చెప్తారా అండి ఎంత టైం పట్టిద్దండి డెలివరీ అవ్వటానికి ఎంత టైం పట్టిద్దండి ఓకే అండి అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఇంట్లో స్పూన్స్ కాని ప్లేట్స్ కాని ఫోక్స్ కాని లేవు సో ఎందుకంటే మేము బ్యాచిలర్స్ అండి అయితే మీతో ఆర్డర్తో పాటు కొంచెం ఆ స్పూన్స్ డిస్పోజల్స్ మీ దగ్గర ఉంటాయి కదా డిస్పోజల్స్ స్పూన్సు ఫోక్స్ కాని ప్లేట్స్ కాని కొంచెం పంపిస్తారండి దీంతోపాటు చేసి పంపి దీంతోపాటు జోడించి పంపించండి ఎంత టైం పట్టిద్దండి ఇది నాలుగు గ్లాసులు నాలుగు ప్లేట్లు ఒక ఎనిమిది ఫోక్స్ ఒక రెండు స్పూన్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యు